రవి రాజు శివ వెంకటేష్ హరి శివకృష్ణ శ్రీకాంత్ రుబియా సబియా ప్రవళిక రాజేశ్వరి శివమ్మ ఆదిలక్ష్మి శివమ్మ విశాల్ జ్యోతి హన్సిక శ్రియాన్షిక దేవాన్ష్ చరణ్ సాయి భరత్ నరసింహ ఉదయ్ అశోక్ వెంకట మధు వెంకట మధుకృష్ణ హన్సిక హన్సిక రాయ్ లహరి హరికృష్ణ భూషణం

శివపరమేష్ మణికంఠ యుగందర్ రమణ బాబు రమేష్ అరుణ లక్ష్మీదేవి పుల్లయ్య శ్రీలక్ష్మి శ్రీనివాసులు జాహ్నవి జయలక్ష్మి గణేష్ ఆంజనేయులు ఉమా మనోజ్ స్మైలీ లక్కీ ప్రియాంక్షిక నారాయణ వెంకటలక్ష్మి వెంకట సుబ్బమ్మ దిలీపు వెంకట మధుమోహన్ రాయల్ రత్నాలు పుణ్యవతి భాగ్యవతి శ్రీముఖి శ్రీదేవి దేవాన్ష్ శ్రేయాన్ష్ హరికృష్ణ రాయలు లక్ష్మీ ప్రవళిక జ్యోతిర్మయి మణికంఠ సుజాత వాత్సల్య పల్లవి హరిణి శ్రీహరి మనోహరి మనోహర్ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న కవిత సీత ఫాతిమ ఉమా సత్యభామా